మన తెలుగు భాషకు ఎంతో తోడ్పాటును అందించిన చారిత్రక వ్యక్తిత్వం కలిగిన రచయిత అనగానే మనకు గుర్తుకు వచ్చేది వేమన వేమన చాలా గొప్ప పద్యాలను అందించాడు మనకి అవి మనకు గొప్ప గొప్ప విషయాలను తెలిపాయి తెలుగు అనగానే వేమన పద్యాలు శతకాలు గుర్తుకు వస్తాయి